మా ప్రాంతంలో ఎక్కువ మంది టూరిస్ట్లు వచ్చే ప్రదేశం విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ పర్యాటకనలో అత్యంత సుందరమైన ప్రదేశంలో ప్రదేశాలు గల నగరాలలో ముఖ్యమైనదిగా విశాఖను పేర్కొంటాము బె బే ఆఫ్ బెంగాల్ వైపు చూస్తున్నట్టు కనిపించే తూర్పు కనుమల పర్వతాల మధ్య అందంగా ఒదిగి ఉన్న నగరం విశాఖపట్నం విశాఖపట్నంలో కైలాసగిరి రామకృష్ణ బీచ్ రుషికొండ బీచ్ యారాడ బీచ్ భీమిలి హుడా పార్క్ విశాఖ మ్యూజియం జూ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు విశాఖపట్నంలో ఉన్నాయి విశాఖపట్నం గల అరకు చాలా అందమైన ప్రదేశం ఇది విశాఖపట్నం నుంచి నూట పన్నెండు కిలోమీటర్లు విజయవాడ నుంచి నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు విజయనగరం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ ఇది దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తుంటారు అరకు ప్రయాణం మొదలుకొని పర్యాటకం వరకు ప్రతిది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది సముద్ర మట్టానికి తొమ్మిది వందల నుండి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తు ఉంటారు కాఫీ తోటలకు ప్రశాంత వాతావరణానికి అందమైన జలపాతాలకు పచ్చని ప్రకృతి రమణీయతకు అరకు అద్దం పడుతుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య అరకు సందర్శన ఎంతో బాగుంటుంది